హలో నమస్తే మేడం చెప్పండి యా మేడం నేను హౌస్ ఓనర్ని మేడం ఐ యాం సరస్వతి రెంట్ అయితే ఫైవ్కే ఉంటుంన్ని సౌకర్యాలు ఉంటాది మేడం మీకు అయి మీరు వచ్చి వాటర్కి ప్రాబ్లం లేదు టాప్స్ ఉంటాయి వాష్ రూమ్స్ ఉంటాయి టూ బెడ్ రూమ్స్ ఉంటాయి ఒక హాల్ ఉంటుంది కిచెన్ రూమ్ ఉంటుంది బయటికి వచ్చామండి మేము తర్వాత మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వవచ్చా లెవెన్ అలా అవుతుంది అండి హౌస్ గురించైతే ఏ ప్రాబ్లం లేదండి మీకు ఓకే మేడం ఓకే అండి టూ బెడ్రూమ్స్ ఉంటాయి ఓ కిచెన్ రూము వాటర్కి ఏ ప్రాబ్లం ఉండదు ఓకే అండి ఎలాంటి ఇబ్బంది ఉండదండి ఓకే అండి పర్లేదండి మా దగ్గర కూడా ఉన్నాయి సరే అండి అంటే మీరు ఎక్కడ ఉంటారు అండి ఇప్పుడు యా అంటే ఎన్ని మంత్స్ ఉంటారండి అంటే వన్ ఇయర్ టూ ఇయర్స్ అలా ఉంటారు కదా మీ అలా ఏం లేదండి అంటే మీకు కంఫర్ట్గానే ఉంటుంది మీరు వచ్చాకా నాకు కాల్ చేయండి మేము బయటికి వెళ్ళాము ఓకేనండి థ్యాంక్ యూ